అవును సార్ అవును సార్ చెప్పండి సార్

అవును సార్ చెప్పండి సార్

ఓకే సార్ ఓకే సార్ తీసుకుని వెళ్తాము మీ

మీకు కార్ ఎవైలబిలిటీ ఉంటుందా సారూ మీరు మీకు ఏదైనా ప్లానింగ్ ఉందా సారూ ఏదైనా ప్లేస్కి వెళ్ళాలని అంటే మీకుంటుంది కదా సార్ ఆ ఏరియా నేమ్స్ ఏమైనా తెలుసా పేర్లు లేదు ఇంకా సార్ ఓకే సార్ ఓకే వాటికి మేము తీసుకుని వెళ్తాము సార్ కాకపోతే అమౌంట్ కొద్దిగా అవుతుంది సార్ అంటే క్యాబ్ కదా సార్ మడ అడవులు అరకు తిరుపతి విజయవాడ అన్నవరం ఇటువంటి టూరిస్ట్ ప్లేస్లకి కూడా తీసుకునెళ్తాము సార్ ఈ వారం రోజుల్లో రోజుకొక ప్లేస్కి వెళ్ళగలం సార్ కా రాజమండ్రి నుండి రూమ్స్ గట్రా అన్నీ మేమే చూస్తాం సార్ వాటికి అమౌంట్ కూడా పే చెయ్యాలి అవును సార్ మొత్తం మళ్ళీ ఫీజ్

ఓకే సార్ ట్రాన్స్ఫర్ మొత్తం మేమే చూసుకుంటాం సార్ మిమ్మల్ని తీసుకొచ్చి తీసుకొచ్చే బాధ్యత కూడా మాదే సార్ ఓకే సార్ ఎప్పుడొస్తారు రేపు వస్తున్నారా సార్ మీరు ఓకే సార్ ఇదేనా సార్ మీ నెంబరు వాట్సాప్ కూడా ఇదే కదా సార్ ఓకే సార్ మీకు మేము రేపు ఫోన్ చెయ్యండి సార్ వచ్చేముందు మీకన్నీ మీకు పికప్ చేసుకుంటారు సార్ మా డ్రైవర్స్ క్యాబ్ ఓకే సార్ మీరు వెళ్ళేంత వరకూ మా ట్రావెల్స్ మొత్తం అన్నీ చూసుకుంటుంది సార్ ఓకే సార్ ఓకే